నా సొంత ప్రాంత అభివృద్ధి నా ప్రధాన లక్ష్యం నేను అక్కడ విద్యను నేర్చుకుని నా గ్రామానికి ఉపయోగపడేలాగ చేయాలి నా గ్రామంలోని పిల్లలకు మంచి విద్య అందించే ప్రయత్నం చేస్తాం వ్యవసాయ రంగాన్ని మెరుగుపరిచేందుకు ఆధునిక పద్ధతులను ప్రవేశపెడతాను గ్రామ ప్రజలకు ఆరోగ్య సేవలు అందించేందుకు చొరవ చూపుతాం ఉపాధి అవకాశాలు పెంచేందుకు చిన్న స్థాయి వ్యాపారాలను ప్రోత్సహిస్తాను గ్రామ అభివృద్ధికి ప్రభుత్వ పథకాలను ప్రయోజనాలను క తెలియజేస్తాను స్వచ్ఛత పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటాను సాంకేతికతను గ్రామ అభివృద్ధికి ఉపయోగించుకునేలాగ ప్రయత్నిస్తా నా సొంత నా ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తాను